హలో నమస్తే అండి నా పేరు వచ్చేసి వెన్నెల నేను మీ సైట్లో లాస్ట్ వీక్ ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను అంటే మేకప్ కిట్ ఫుల్గా అనమాట ఫమ్ ఆ ఫ్రమ్ అంటే ఐ మేకప్ నుంచి మొత్తం బాడీకి బాడీ లోషన్ కాని ఆ తరవాత వచ్చేసి సన్క్రీమ్ ఫూట్ క్రీము మొత్తం ఆర్డర్ పెట్టాను పార్సెల్ నిన్నే రిసీవ్ అయిందని నేను ఈరోజు ఓపెన్ చేసి చూసాను దాన్ని నేనైతే చాలా స్టన్ అయిపోయాను నేను స్పెండ్ చేసిన మనీకి ఇంత ఇంత మంచి ప్రాడక్ట్ వచ్చిందా నేను చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే నేను ఇంతకు ముందు వేరే వేరే సైట్లో నుంచి చాలా ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టాను కాని నేను ఇంతలా ఎప్పుడు షాక్ అవ్వలేదు అంటే మొత్తం ఈ కాంబో మొత్తం నాకు ఆ మొత్తం కలిపి ఒక నాలుగు వేలు పట్టింది నేను ఇవన్నీ సపరేట్ సపరేట్గా తీసుకుంటే నాకు సిక్స్ థౌసండ్ పైన వస్తుంది కానీ మీ సైట్లో నుంచి నేను ఫస్ట్ టైం ఆర్డర్ చేయడం వల్ల కొత్త కస్టమర్ అని చెప్పేసి మీరు ట్వంటీ పెర్సెంటేజ్ ఆఫర్ ఇచ్చారు కూపన్ కోడ్ ఇచ్చారు అది అప్లై చేసి నేను కొన్నాను ప్రోడక్టు తర్వాత వచ్చి ప్రోడక్ట్ ఈ రోజు ఓపెన్ చేసి ఆ లైట్గా నేను ఆఫీస్కి వెళ్లేటప్పుడు లైట్గా కొంచెం మేకప్ వేసుకుంటాను అనమాట అంటే హెవీగా కాదు ఆ నో మేకప్ లుక్ వేసుకుంటాను అనమాట దానికి ఒక్కొక్క ప్రోడక్ట్ తీసి యూజ్ చేశాను ఫస్ట్ వచ్చేసి ఆ నేను ఫస్టు ఆ టోనర్ టోనర్ వేసుకుంటాను టోనర్ వచ్చేసి చాలా బాగుంది లైట్ వెయిట్గా ఉంది అప్లై చేసిన కొద్దిసేపటికే బాగా ఆ లోపల స్కిన్ లోపలికి వెళ్లి బాగా వర్క్ చేస్తుంది తర్వాత వచ్చేసి మాయిశ్చరైసర్ మాయిశ్చరైసర్ వాడాను అది లైట్ వెయిట్ లిక్విడ్ మాయిశ్చరైసరు చాలా బాగుంది తర్వాత కన్సీలర్ యూజ్ చేశాను కన్సీలర్ కూడా మార్క్స్ అన్ని బాగా కవర్ అయ్యేలాగా స్ప్రెడ్ అయింది మరీ పేస్ట్ పేస్ట్గా లేకుండా కొంచెం లిక్విడ్గా ఉంది బాగుంది తర్వాత వచ్చేసి ఫౌండేషన్ వేశాను ఫౌండేషన్ కూడా నా నా కలర్ షేడ్కి నేను నార్మల్గా నాకు కొంచెం నా స్కిన్ షేడ్ వచ్చేసి దానికి తగిన ఫౌండేషన్ ఎప్పుడు నాకు దొరికేది కాదు కొంచెం షేడ్ ఎక్కువ కొంచెం షేడ్ తక్కువ అలాగే దొరుకుతుంది నేను ఇది ఆర్డర్ పెట్టిన షేడ్ వచ్చేసి షేడ్ సిక్స్ అనమాట చాలా బాగుంది కరెక్ట్గా నా స్కిన్ టోన్కి తగిన షేడ్ నాకు చాలా రోజుల తర్వాత ఈరోజే దొరికింది అప్లై చేశాను తర్వాత వచ్చేసి లూజ్ పౌడర్ పౌడర్ ఫేస్ పౌడర్ అనమాట అది వాడాను చాలా బాగుంది తరవాత ఐ బ్రో పెన్సిల్ నేను టూ షేడ్స్ ఆర్డర్ పెట్టాను బ్లాక్ అండ్ బ్రౌను బ్లాక్ వాడాను ఈరోజు చాలా అంటే చాలా బాగుంది చాలా లుక్ ఇస్తోంది ఎందుకంటే ఐ వచ్చేసి మన ఫేస్లో చాలా అట్రాక్టివ్ ప్లేస్ అనమాట దాని ఐ మేకప్ బాగుంటేనే ఫేస్ బాగా అట్రాక్టివ్గా ఉంటుంది తర్వాత వచ్చి ఐలైనర్ లిక్విడ్ ఐలైనర్ ఆర్డర్ పెట్టాను చాలా షైనీగా ఉంది చాలా బాగుంది తర్వాత వచ్చేసి మస్కరా మస్కరా కూడా చాలా స్మూత్గా ఉంది డ్రైగా లేకుండా కాజల్ వచ్చేసి ట్వంటీ ఫోర్ హవర్స్ స్మచ్ ప్రూఫ్ అని చెప్పారు కాజలు బ్లాకే ఆర్డర్ పెట్టాను ఆ డార్క్ బ్లాకు చాలా బాగుంది తరవాత వచ్చేసి ఐ షేడ్ వచ్చేసి ఐ షేడ్ ప్యాలెట్ బేబీ పింక్ ప్యాలెట్ ఆర్డర్ పెట్టున్నాను చాలా అంటే చాలా బాగుంది నాకు బేబీ పింక్ ప్యాలెట్ కావాలని చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను కానీ డార్క్ షేడ్సె దొరుకుతూ ఉన్నాయి లైట్ షేడ్స్ ఎక్కడ దొరకలేదు మీ సైట్లో చూశాను నచ్చి ఇంకా ఆర్డర్ పెట్టాను తర్వాత వచ్చేసి బ్లష్ బ్లష్ వచ్చేసి లైట్ పింక్ అది చాలా బాగుంది లిప్స్టిక్ వచ్చేసి ఫోర్ షేడ్స్ ఆర్డర్ పెట్టాను ఈ రోజు నా థీమ్ పింక్ కాబట్టి నేను ఈ రోజు పింక్ డ్రెస్ వెర్ చేశాను కాబట్టి పింకే వాడాను చాలా బాగుందండి తరవాత వచ్చేసి లిప్ లిప్ పెన్సిల్ లిప్ లైనర్ పెన్సిలు అది కూడా ప్రోడక్టు చాలా నార్మల్గా డిప్ విరిగిపోవడం యూజ్ చేసేటప్పుడు అలాగంత ఏంలేదు చాలా బాగుంది ఓవరాల్గా మీ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చిందండి సన్ క్రీమ్ అయితే లైట్ వెయిట్గా ఉంది ఆ అప్లై చేసుకోవడం రెఫ్రెషింగ్గా ఉంది ఎండలో వెళ్ళినప్పుడు మళ్ళీ బాడీ మాయిశ్చరైసర్ కూడా చాలా లైట్గా ఉంది అబ్జర్వ్ అయిపోతుంది అంటే వైట్ వైట్గా జిడ్ జిడ్డుగా కనిపించకుండా స్కిన్ లోపలికి బాగా ఎవాల్వేట్ అయిపోయి చాలా బాగుంది ఫూట్ క్రీమ్ వచ్చేసి నాకు కొంచెం పగుళ్లున్నాయి దానికని ఆర్డర్ పెట్టిన్నాను అది ఇక టెన్ డేస్ యూజ్ చేసిన తర్వాత తెలుస్తుంది అది ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పేసి తరవాత వచ్చేసి మొత్తం ఓవరాల్ మీ ప్రోడక్ట్ అన్ని నాకు చాలా బాగా నచ్చిందండి ఒక్క చిన్న డిసప్పాయింట్మెంట్ ఏమంటే ఆ సన్స్క్రీము బాటిల్ లిడ్ వచ్చేసి కొంచెం ఓపెన్లో ఉండింది అది మే బీ డెలివరీ అయ్యేటప్పుడు కొంచెం బాక్స్ డామేజ్ అయ్యుంది దానివల్ల అయ్యుండొచ్చు కానీ ఓవరాల్ మీ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మా ఫ్రెండ్స్ అందరూ ఈరోజు ఫేస్లో కొత్త గ్లో వచ్చింది ఏం ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నావు మేకప్ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్ గానే నాచురల్గా ఉంది మేకప్ వేసినట్టే తెలియట్లేదు అని చెప్తున్నారు ఇవన్నీ ఈ క్రెడిట్స్ అన్ని మీకే నేను ఒక నైల్ పాలిష్ షేడ్ చూసాను పింక్ పింక్ షేడే మొత్తం కాంబో ఒక ఫైవ్ కలర్స్ ఉంది బట్ నేను చూస్తే అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉండింది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉండింది ఆ నాకు కొంచెం నోటిఫై చేయండి అది స్టాక్ వచ్చినప్పుడు నేను ఆర్డర్ పెట్టుకుంటాను ఇదే నా నంబరు మీ అకౌంట్లో కూడా ఈ నెంబర్నే లాగిన్ అయున్నాను అది వస్తే మాత్రం నాకు ఖచ్చితంగా నోటిఫై చేయండి ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి చాలా చాలా థ్యాంక్స్ అండి